మేము నేను చాలా వరకు మంచి బహుమతులు ఇట్లాంటివి తాయారు చేస్తాను ఇంకా నేను ఎన్నెన్నో డెకరేషన్ సామాన్లు ఇంకా మా అక్క బర్త్డేకి కానీ మా అక్క వాళ్ళ కూతురు బర్త్డేకి కానీ ఎప్పుడైనా డెకరేషన్ సామాన్లు నేనే తెచ్చి నేనే తెచ్చి మంచిగా నార్మల్ పేపర్స్తో దానికి క్రయోన్స్తో గీసి మంచిగా కలర్స్ ఏసి అన్ని వేసి నేనే డెకరేషన్ తయారు చేస్తాను అట్లా నేనే డెకరేషన్ చేస్తాను ఇంకా కేక్ పెట్టడానికి చిన్నగా ఇట్ల డెకరేషన్ లాగా మొత్తం టేబుల్ చుట్టూ డెకరేషన్ తయారు చేస్తాను అట్లాంటివి మళ్ళీ మా అక్క బర్త్డేలకి గ్రీటింగ్ కార్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా హార్ట్ షేప్స్లలో బాక్స్ షేప్స్లలో ఇట్లాంటి షేప్స్లలో నేను చాలా గ్రీటింగ్ కార్డ్స్ చేసినా ఇంకా మా అక్క కూతురి బర్త్డేకి కార్డ్స్ మొత్తం నేనే ప్రిపేర్ చేసినా ఎందుకంటే మేము చాలా ఆర్థికంగా మస్తు ఇబ్బందులలో ఉంటాం మా దగ్గర పైసలు ఉండవు కాబట్టి ఇంకా అవన్నీ నేనే ప్రిపేర్ చేసినానా ఓన్గా నేను చాలా బాగా క్రియేటివ్గా ప్రిపేర్ చేసినా ఇంకా అవి నా చేతులతో చేసిన కాబట్టి చాలా బాగుంటాయి ఇంకా ఒక రోజు ఇట్లానే ఒక సీసాపైన డయాగ్రాం లాగా పువ్వులలాగా వేసినా అది నేను మా అమ్మకి ఇచ్చిన మా అమ్మ అందులో ఇట్ల ఫ్లవర్స్లాగా పెట్టింది ఇట్ల బొకే లాగా తయారయ్యిందది అది చాలా నచ్చింది నాకు మా అమ్మకు కూడా చాలా నచ్చింది ఇంకా మా ఇంట్లో వాళ్ళు అందరూ చూసారు ఇంకా మా పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కూడా చూసారు చూసి చాలా మంచిగా అన్నారు అబ్బా ఎంత బాగా చేసింది ఈ అమ్మాయి ఎంత మంచి క్రియేటివిటీ ఉంది ఈ అమ్మాయిలో అని నన్ను చాలా బాగా మెచ్చుకునేవాళ్లు ఇంకా మా డాడీకి ఒకసారి నేను మా డాడీ వాళ్ళ పెళ్లి రోజు రోజు గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చిన మా డాడీ ఆ గ్రీటింగ్ కార్డ్లో మా అమ్మని మా డాడిని డ్రాయింగ్ చేసి ఇచ్చిన అలా నేను బొమ్మ లాగా గీయడం మా డాడీకి చాలా నచ్చింది ఇంకా మా డాడీ కూడా నన్ను చాలా బాగా మెచ్చుకుండు ఇంకా నాకు అట్లాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు అట్లాంటి క్రియేటివిటీ వర్క్స్ ఏమైనా ఉంటే నాతోనే చేయిపించే వాళ్ళు అట్లా నేను వెళ్ళి అన్ని క్రియేటివ్గా చేసేదాన్ని బోర్డ్స్ పైన డయాగ్రామ్స్ వెయ్యడము ఎవరన్నా గెస్ట్స్ వస్తే రాయడము ఇట్లాంటివన్ని నాతో చాలా క్రియేటివిటీ ఉంటుండే అట్ల నేను చాలా మంచిగా గ్రీటింగ్ కార్డ్లు ఇంకా ఇట్ల విగ్రహాలలాగా మట్టితోనీ బంక మట్టి అని ఒక మట్టి ఉంటుంది ఆ మట్టితో నేను మంచి విగ్రహాలు తయారుచేసేదాన్ని ఇంకా ఉత్తరాలు రాసేదాన్ని ఉత్తరాలు ఎట్లా రాసేదాన్ని అంటే నేనొక హాస్టల్లో ఉండేదాన్ని మా అక్క వాళ్ళు ఇంకొక హాస్టల్లో ఉంటుండే ఇంకా వాళ్ళకి లెటర్స్ రాసి పంపించేదాన్ని వాళ్ళకి చేరుకుంటుండే ఆ లెటర్స్ మంచిగా వాళ్ళు నేను మంచిగా అంటే ఒకరికి ఒకరు ఉత్తరాలు రాసుకుంటుండే అట్లా మంచిగా ఉంటుండే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అలా ఇంకా నేను చాలా చాలా చేశాను క్రియేటివిటీ వర్క్స్ అంటే ఇంకా నాకు ఒక డ్రాయింగ్ బుక్ ఉంటుండే అందులో ఏది చూస్తే దాన్ని మంచిగా చూసిన చూసిన దాన్ని చూసినట్టు గీసేదాన్ని అట్లా గీసింది మా ఫ్రెండ్స్ అందరు చూసి చాలా బాగా వేసినావే నువ్వే వేసినావా అనేవాళ్ళు నాకు ఇంక వాళ్ళు అలా మెచ్చుకుంటుంటే అబ్బా నేను ఇంత బాగా చేసిన అని నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుండే ఇంకా మా సివిక్స్ మేడం నాతోని అన్ని చార్ట్స్ వెయ్యిపిస్తుండే అన్ని వెయ్యిపిస్తుండే అట్లా నేను అన్ని చేసేదాన్ని ఇంకా ఇంకా ఇట్ల క్రియేటివిటీ వర్క్స్ నేను చాలా చేసిన పేపర్ వర్క్స్ ఇంకా సీసాలతో ఇంకా వేస్ట్ పదర్ధాలు వేస్ట్ పదార్థాలు ఉంటాయి కదా వాటితోని ఇంకా చాలా బాగా చేసిన అట్లా నేను అన్ని చేసేదాన్ని ఇంకా ఇట్లా ఇట్లా తయారు చేయడము ఇట్ల నా చేతితోని చేసినవి నేను చాలా ఇష్టపడతాను ఎందుకంటే నేనొక క్రియేటివ్ పర్సన్ని కాబట్టి